నవంబర్ ట్వంటీ సెవెన్ నైన్టీన్ నైన్టీ నైన్ ఫిబ్రవరి ట్వంటీ త్రీ టూ థౌజెండ్ ఫిఫ్త్ జనవరి నైన్టీన్ నైన్టీ వన్ సెకండ్ జనవరి నైన్టీన్ నైన్టీ సెవెన్ థర్డ్ నవంబర్ టూ థౌజెండ్ లెవెన్